ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విషయం ఏమిటంటే ఆ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అర్రెస్ట్ అరెస్టు చేయడం జరిగింది ఈ అరెస్ట్లో భాగంగా పదిహేను రోజులు ఆ రెమెండర్లో తనను ఉంచాలని కోర్ట్ తీర్పును ఇచ్చింది దీని ద్వారా ఈ పదిహేను రోజులు ఉండడం ద్వారా ఈ చంద్రబాబు నాయుడు రిమైండర్లో ఉండినందుకు బంద్ ప్రకటించడం జరిగింది ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ బంద్ నిరసనగా మహిళలు కూడా చాలా విధాలుగా అడ్డుకుంటున్నారు ఈ మహిళలు అడ్డుకోవడం వల్ల పోలీస్ కానిస్టేబుల్ కూడా మహిళలను పట్టుకోవడం జరిగింది అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇక శ్రీకాకుళం జిల్లాలో అంతటా కూడా ఈ చంద్రబాబునాయుడు వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం ఆ ఫిఫ్టీన్ డేస్ రిమైండర్లో ఉన్నందున లేడిస్ కూడా చాలా బంద్ను ప్రకటించారు బంద్ను కూడా షాప్స్ అన్నీ బంద్లోఉన్నాయి